జిల్లాలో అనేక అందమైన పార్కులు మరియు తోటలు ఉన్నాయి వీటిలో ప్రవేశం ఉచితం ఈ పార్కులు మరియు తోటలు విశ్రాంతి తీసుకోవడానికి ఇంకా కుటుంబంతో సమయం గడపడానికి ప్రకృతిని ఆస్వాదించడానికి మంచి ప్రదేశాలు ఇందులో చాలా ఆనందంగా ఉంటుంది అలాగే చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది కొన్ని ప్రసిద్ధ పార్కులు మరియు తోటలు గొల్లపుంత పార్కు శ్రీరామచంద్ర పార్కు అలాగే బాలాజీ పార్క్ జిల్లాలో అనేక క్రీడా సౌకర్యాలు ఉన్నాయి వీటిలో క్రీడా క్రీడలు ఆటడా ఆడడానికి పోటీలకు స హాజరు కావడానికి మరియు క్రీడాకారులను చూడటానికి ప్రజలు వెళ్ళవచ్చు కొన్ని ప్రసిద్ధ క్రీడా సౌకర్యాలు జనతా క్రీడా మైదానం ఇందిరా గాంధీ క్రీడాస్థలం అలాగే కాకినాడ ఇండోర్ స్టేడియం ఇలా చాలా రకాల క్రీడా సౌకర్యాలతో కూడి ఉన్న పార్కులు కూడా ఉన్నాయి జిల్లాలో అనేక రంగస్థలాలు ఉన్నాయి వీటిలో నాటకాలు సినిమాలు సంగీత కచేరీలు మరియు ఇతర సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ ప్రదేశాలు చా చూడటానికి చాలా అందంగా ఉంటాయి అలాగే నా దగ్గరలోని జనం వెళ్ళి కొన్ని సినిమా థియేటర్లు క్రీడా మైదానాలు పార్కులు కూడా ఉంటాయి ఇందులో అనుశ్రీ సినిమాలు శ్రీరామ సినిమాలు మరియు జనతా సినిమాలు అనేది చాలా రకాల చాలా అందంగా ఉండే సినిమా ధియేటర్ లో అలాగే క్రీడ మైదానాలలో జనతా క్రీడా మైదానం ఇందిరా గాంధీ క్రీడామైదానం ఎంతో సౌకర్యాలతో కూడి ఉంటాయి అలాగే పార్కులు కూడా ఎంతో ఆహ్లాదకరంగా కుటుంబాలతో సమయం గడుపుకునేలాగా చాలా అందంగా ఉంటాయి తూర్పుగోదావరి జిల్లాలో వినోదం కోసం అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి ప్రజలు తమ ఆసక్తులకు అనుగుణంగా ఒక ఎంపికను ఎంచుకోవచ్చు ఇవి చాలా అందంగా ఉంటాయి